పేదరికం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సంరక్షణకు అడ్డంకిగా ఉంటుంది అయితే దీనిని అధిగమించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు మొదటిది ప్రభుత్వ ఆరోగ్య పథకాలు పేదరికంలో ఉన్న వారికి ఉచిత లేదా తక్కువ ధరలతో ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వ పథకాలు రూపొందించాలి ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ అయ్యేలా చెయ్యాలి రెండవది ఆరోగ్య విద్యా కార్యక్రమాలు ప్రజలకు ఆరోగ్య సంబంధిత అవగాహన కల్పించడం జీవన శైలి స్వచ్ఛత వ్యాధి వివాహన మరియు ఆరోగ్య కాపాడుకునే పద్ధతులపై శిక్షణ ఇవ్వడం ముఖ్యం మూడవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింతగా పెంచాలి ఇవి సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి నాలుగవది ఆరోగ్య భీమా పేదలకు వ్యాపారం లేకుండా ప్రైవేట్ వైద్య సేవలకు పొందేలా అవకాశం కల్పించడానికి ఆరోగ్య భీమా పథకాలు తీసుకురావాలి అయిదవది స్వచ్ఛమైన వైద్య సేవలు టెలీ మెడిసిన్ గ్రామీణ వైద్యులు సహకారంగా మరియు దూర వైద్య సేవలు ద్వారా పేదరికాన్ని అధిగమించి అందరికీ ఆరోగ్య సంరక్షణ అందించుకోవాలి ఈ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే పేదరికం వారిని వైద్య సేవల నుండి వేరుచేయడం చెయ్యవచ్చు